మా నల్గొండ జిల్లాలో కొన్ని ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏవేవి అనగా మా ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసినవి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్నుకొని కొన్ని రోజులు కావు కావున నేను పాత ప్రభుత్వం చేసిన కొన్ని మంచి పనులు చెప్తాను అవేంటంటే మొదటిగా మా నల్గొండ చాలా సంవత్సరాల క్రితం ఫ్లోరైడ్ వ్యవస్థతో బాధపడుతుంది దాన్ని అక్రమించడానికి గత ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది ఫ్లోరైడ్ బాధలను తగ్గించడానికి అక్కడున్న ప్రజలకు అక్కడున్న కార్యకర్తలకు అక్కడున్న ప్రజాకార్మికులకు అందరికి ఫ్లోరైడ్ తగ్గించడానికి వివిధ ప్రయత్నాలు చేశారు మంచి ఫ్లోరైడ్ లేని వాటర్ అందించడానికి క్లీన్ ఫిల్టరేషన్ పథకాలు కొన్ని పట్టుకొచ్చారు ఆ పథకాల ద్వారా చాలామంది ఫ్లోరైడ్ బారిన పడకుండా కాపాడే ముందుగా ప్రతి ఇంట్లో మా నల్గొండలో ఒక్కరైనా ఫ్లోరైడ్తో సమస్యతో బాధపడేవారు ఆ బాధపడే సమస్య చూసి చాలా మందికి డిఫరెం చాలా చాలా చాలా చాలా వివిధ వివిధ రోగాలు వచ్చేవి అంగవైల్క్యం అంగవైకల్యం మరియు చేతులు వంకర ఉండడం కాళ్ళు వంకర ఉండడం వంటి వ్యాధులు వచ్చేవి ముందు ఫ్లోరిడ్ ఉన్నప్పుడు ఆ ఫ్లోరిడ్ వ్యవస్థని ఎంతో కొంత మార్చిన లా గత ప్రభుత్వం మాకు ఎంతో సేవ చేసింది దీనివల్ల ప్రభుత్వం చేసిన మంచిపని ఏంటంటే ఫ్లోరైడ్ని పూర్తిగా తీసేయడం గత పది సంవత్సరాలుగా ఫ్లోరిడ్పై తక్కువ గాను ఇబ్బంది పడుతున్నట్టు మా జిల్లాలో తెలిసింది నల్గొండ అనంగానే ముందుగా గుర్తొచ్చేది మనకి రైస్ మిల్లులు ఈ రైస్ మిల్లులు మొత్తం కార్మిక వ్యవస్థ ఎంతోమంది ఇక్కడ పని చేస్తారు రైస్ మిల్లులతో పాటు రైస్ వర్కర్స్ ఎంతోమంది ఉపాధి వచ్చిన ప్రదేశం ఏదన్నా ఉందా అంటే మా నల్గొండజిల్లా నల్గొండజిల్లాలో అనేకమైన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒంటరి మహిళా స్కీము వృద్ధాప్యం స్కీము ఇంకా మళ్ళీ ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్లు ముందుగా ప్రభుత్వం చేసింది ఇక్కడ ఎంతోమంది మా నల్గొండలో బీడీ కార్మికులు ఉండేవారు రోజువారి బీడీలు వా వెయ్యిపై వెయ్యి నుంచి ఐదువందల నుంచి వెయ్యి బీడీ చుట్టి వాళ్ళ ఇంటిని నడిపిచ్చేవారు ఇంటిని నడిపిచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉండడానికోసం ప్రభుత్వం ఆసరా పెన్షన్ తీసుకొచ్చింది తీసుకవచ్చిన వెంటనే ఆ పెన్షను ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదువందలుపైగా వెయ్యిపైగా పెంచేవారు గత ప్రభుత్వం చేసింది నల్గొండకి చాలా లాభమైంది ముందుగా ఫ్లోరైడ్ నిర్మాలన రెండోది ఆసరా పెన్షన్లు పూర్తిగా ప్రతి ఒక్క కార్మికులు చేసే బీడీ పనులు చేసే ఆసరా అయ్యి వాళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంత ఖర్చుల భారం నుంచి తీయడానికి ఉపయోగపడ్డాయి దీనివల్ల చాలా ప్రదేశాలలో అభివృద్ధి అనేది వెలుకుంది ఇంకా నరేంద్రమోడీ నుంచి అచ్చే కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు ఎవ్వరున్నా నరేంద్రమోడీ నుంచి ఇంటి నుంచి ఇంటికి వచ్చే అటల్ అటల్ పియం ఆవాస్ యోజన పథకం కింద ఎన్నో కొత్త ఇల్లులు కట్టారు అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నల్గొండకి డబుల్ బెడ్ రూమ్లు అని కొత్త పథకాన్ని కట్టిచ్చి ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇంట్లో ఇళ్ళో ఇంట్లో ఉండడానికోసం రెండు డబల్ బెడ్ రూమ్లు టు బి టూ బిహెచ్కె హౌసెస్ స్టార్ట్ చేశారు దీన్ని చేయడం వల్ల ఇల్లు లేని ప్రజలందరికి ఇల్లు దొరికివ్వడం వల్ల లాభం పడింది దీనికోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నల్గొండలో ఉన్న ప్రభుత్వ భూములలో ఈ ఇల్లులు కొనుగోలు చేసింది ఇల్లు లేని వారికి చాలా ఉపయోగపడ్డ సంక్షేమ పథకం ఏదంటే ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మరియు ఇంకా ఇంకేమన్నా ఉన్నాయంటే స్కాలర్షిప్లు పేదవాళ్ళకి ఒక గొప్ప గొప్ప రాజకీయ వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి ప్రజలకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు మరియు ఎన్నో పోటీపరీక్షలకి కావడానికోసం ఎన్నో ప్రా పరీక్షల ఫీజులను తన సొంతంగా కట్టేవాడు స్కాలర్షిప్లు చాలా ఇచ్చే ప్రభుత్వం నుంచి మరియు పారిశ్రమ పెద్ద ప్రజాపెద్దగా పెద్దగా ఉన్నంత ఉన్న వారి వారి నుంచి కొన్ని కొన్ని స్కాలర్షిప్లు వచ్చేవి దాంతో పాటు పూర్తిగా ఎవరైనా అక్కడున్న నల్గొండలో చక్కగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకొని తమ అంటూ కుటుంబాన్ని మీదికి తీసుకొచ్చేవారు